ఎక్స్క్యూజ్ మీ సార్ నేను హనుమకొండ నుండి వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఇక్కడ నుండి ఏదైనా ట్యాక్సీ అందుబాటులో ఉంటుందా నేను అర్జెంటుగా వెళ్ళాలి నాకు ట్రెయిన్ మిస్ అయ్యేదుంది కొంచెం అర్జెంటుగా తీసుకెళ్తే నేను ట్రెయిన్కి రీచ్ అవ్వగలను ఎవరైనా ఆటో గానీ కావాలి నాకు ట్రెయిన్ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ట్రెయిన్ లేదు కొంచెం అర్జెంటుగా తీసుకెళ్తారా మీకు డబ్బులు హండ్రెడ్ ఎక్కువైనా ఇచ్ ఇవ్వగలను నాక్కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది కొంచెం అర్జెంటుగా తీసుకెళ్తారా